హలో చెప్పండి అవును సలోమ్ సూపర్ మార్కెటు చిత్తూరు నుంచే మాట్లాడుతున్నాం చెప్పండి అవును డోర్ టు డోర్ సర్వీ సర్వీస్ అవైలబుల్ ఉంది అవునండి ఒక్క నిమిషం లిస్ట్ రాసుకుంటా చెప్పండి నెయ్యి ఒక కేజీ మళ్ళీ ఓకే క్యారెట్ ఒక కేజీ టెంకాయ నూనె ఒక కేజీ ఓకే ఓకే బీట్రూట్ ఒక కేజీ ఓకే ఇరవై ఇరవై ట్వెంటీ ట్వెంటీ రుపీస్కా ఓకే మళ్ళీ గీ చెప్పారు మీరు ఆల్రెడీ వన్ అండ్ ఆఫ్ కేజి ఓకే ఓకే ఉంది ఓకే ఉంది బటర్ అది బటరు గ్రామ్స్ లెక్క టూ ఫిఫ్టీ గ్రామ్సు ఎయిటి రుపీస్ ఓకే ఓకే ఓకే ఉంటుంది బటర్ మీరే ఏమి టెన్క్షన్ పదోద్దండి ఇమిడియట్ డెలివరీ ఇస్తాం ఉంది పచ్చి బఠానీలా ఎండు బఠానీలా ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఆహా చిరి కురాకు లేదు పాలకుంది ఓకే బీన్స్ ఉంది ఓకే ఉంది ప్యాకెట్ ఫ్రెష్ స్టాకు మార్నింగే స్టాకొచ్చింది బెంగళూరు నుంచి

ఉన్నాయి అవి ఏ ఐటెంస్లో కావాలి ఫుడ్ మీకు తినే ఐటెమ్స్ స్నాక్స్ ఐటెమ్సు ఫ్రెష్ ఐటెమ్సు లేదంటే ఇవి గ్రోసరి ఐటెమ్స్ ఏం కావాలి ఓకే మేము ఆన్లైన్ డెలివరీ చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు అడ్వన్స్గా అమౌంట్ కట్టాలి అంటే మీ ట్వెంటీ పర్సెంటు మిగిలింది మీరు సిఓడి పెట్టుకోచ్చు క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలంటే ఇక్కడ అడ్వాన్స్ ట్వెంటీ పర్సెంట్ కట్టాల్సి ఉంటుంది టోటల్ బిల్లులో ఆన్లైన్ పేమెంట్ చెయాలి ఈ నేను ఈ నంబర్కి కాదు మీకు ఒక లింక్ వస్తుంది ఫోన్పేలో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మేము ట్వెంటీ పర్సెంట్ టోటల్ చేసి ట్వెంటీ పర్సెంట్ అమౌంట్ పంపిస్తాను డైరెక్ట్ పే చేయండి ఫోన్పేలో పే చేసాకా ఇప్పుడే నేను లైన్లో ఉంటా పే చేసేయండి పే చేసాకా ఓకే చెప్పండి నేను మిగిలిన ఫర్దర్ ప్రాసెసు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు కదా ఇమిడియట్ వస్తుంది ఓకే ఇంకా త్వరగానే వస్తే ఏమయినా ప్రాబ్లమా మీకు ఓకే ఓకే థాంక్స్